మా ప్రాంతంలోని హాస్పటల్లో ప్రసూతి సంరక్షణ పిల్లల సంరక్షణ ఎలా ఉందంటే ఒకప్పుడు అనేది హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది మా ప్రాంతంలలో లేకపోవు కానీ ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్ అనేటివి అక్కడక్కడ ఏర్పడ్డాయి ప్రాంతాలలో కూడా చిన్న చిన్న కేంద్రాలు అనేటివి ఏర్పడ్డాయి మరియు సండే సండే సాటర్డే సాటర్డే వన్ జీరో ఎయిట్ అనేది మా ప్రాంతంలోకి రావడం జరుగుతుంది ప్రజలు వాళ్ళకి ఎలాంటి వ్యాధులున్న వాళ్ళకి ఏదైనా వ్యాధి రావడం వల్ల లేకుంటే ఫీవర్ ఉన్న కోల్డ్ ఉన్న షుగర్ ఉన్న బిపి ఉన్నా కూడా వాళ్ళు వన్ జీరో ఎయిట్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ చూపించుకోవడం జరుగుతుంది సో వాళ్ళకి షుగర్ టెస్ట్ చేయడం బీపి చెక్ చేసి చెప్పడం ఏమైనా ఇష్యూస్ ఉంటే పెద్ద హాస్పటల్కి గవర్నమెంట్ హాస్పటల్లకి పంపించడం జరుగుతుంది లేదంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు అంబులెన్స్ రావడం జరుగుతుంది ఈ అంబులెన్స్లో చాలా సౌకర్యంగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సురక్షణంగా ఉన్నాయి పిల్లల సంరక్షణ కూడా చాలా బాగా ఉంది ఒకప్పుడు చిన్నపిల్లల డాక్టర్స్ అనగా అవైలబుల్లో లేకపోవడం కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా వరకు అవైలబుల్లో ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగా ఉంటున్నారు ఏమీ వ్యాధి వచ్చిన తొందరగా హాస్పటల్కి వెళ్ళడం జరుగుతుంది సో అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు సంరక్షణ అవి ఇప్పుడు చాలా బాగా ఉంది మా ప్రాంతాలలో ఒకప్పుడు లేకపోవు కానీ ఇప్పుడు బాగుంది